మేము ఉండే ఇల్లు చిన్నది అయినప్పటికీ మా స్థలంలో ఒక చిన్న ఇంటి తోటను అమర్చడానికి చాలా మార్గాలు ఉన్నాయి మాకు అవసరమైన కూయగ కాయగూరలు మరియు పళ్ళ మొక్కలు దాదాపు ఏ బడ్జెట్లో అయిన అయినా పెంచడంలో మాకు ఆలోచన ఉంది మా ఇంటి తోట స్థలం ఎంత చిన్నదైనా సరే మొక్కలు పెంచడానికి మేం సిద్ధంగా ఉన్నాము ఇంట్లో పండించే పండ్లు మరియు కాయగూరలను ఆశీర్వదించడానికి పెద్ద భూమిని కలిగి ఉండ టమే ఏకైక మార్గం అని అని చాలా మంది అభిప్రాయపడ్డారు అయితే వాస్తవానికి మీరు కొన్ని రుచికరమైన టమాటాలు మరియు పచ్చ బటానీని పండించడానికి ఎకరాల భూమిని కలిగిన కలిగి ఉండాల్సిన అవసరం లేదు మీరు వాటిలో మీరు వాటిని మీ పెరట్లోనే కూడా సులభంగా పెంచుకోవచ్చు అపార్ట్మెంట్లో మీరు మీ ప్రణాళిక రూపొందించడం ప్రారంభించినపుడు కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి